మా ప్రాంతంలో సాంప్రదాయ ఆటలనేవి ఆడతా ఉంటారు కొన్ని అవి ఏంటంటే వాలీబాల్ క్రికెట్టు బ్యాడ్మింటన్ షటిల్ అంటారు షటిల్ ఒకటి బాడ్మింటను ఆ ఇంకా ఖో ఖో కూడా అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు ఇంకా మాములుగా పిల్లలందరూ ఆడుకొనే ఆట్లా అంటే కోతి కొమ్మచ్చి లేకపోతే తొక్కుడు బిల్ల ఇంకా చెప్పాలంటే కరెంటు స్కూలింగు దాగుడుమూతలు ఇలాంటి ఆటలు కూడా పిల్లలు ఆడుతూ ఉంటారు కాకపోతే సాంప్రదాయ ఆటలంటే అప్పట్నుంచి ఎప్పట్నుంచో ఆడుతూ ఉన్నవైతే వాలీబాలు క్రికెట్టు షటిల్ అదే బ్యాడ్మింటను ఇవి మాత్రము మా చిన్నపాటి నుంచి మా ప్రాంతంలో ఆడుతూ ఉంటారు నేను కూడా షటిల్ అనేది ఆడుతూ ఉంటాను బయట దాదాపు అది సాయంత్రం ఆరు గంటలు నుంచి ఎనిమిది గంటల వరకు ఆడుతూ ఉంటాము ఎలా ఆడుతారంటే ఇప్పుడు వాలీబాలు ఉందనుకోండి వాలీబాలు అనేది జనము అటొక ఆరుగురు ఇటొక ఆరుగురు లాగ ఉండి సగం సగంగా విడ విడదీసుకొని రెండు టీములు కింద ఉంటారు రెండు టీముల కింద ఉండి ఎవరికైతే పాయింట్లనేవి వస్తాయో ముందుగా వారి టీమ్ అనేది నెగ్గుతుంది అప్పుడప్పుడు వాట్లి కోసం డబ్బులికి కూడా ఆడుతూ ఉంటారు ఇంకా క్రికెట్ అంటారు క్రికెట్ అనేది మా ప్రాంతంలో ఉన్న యువత అంతా కూడా ఆడుతూ ఉంటారు ఎందుకంటే క్రికెట్టు చాలా ప్రాచీన ఆట అలాగే అందరూ ఆడుతూ ఉంటారు అలవాటైన ఆట మా ప్రాంతంలో ఎలా అంటే ఇప్పుడు హై స్కూల్ అనే గ్రౌండ్ దగ్గరకి వెళ్లి వారు ఎంతసేపు కావాలంటే అంతసేపు బాల్ టు బాల్ అనేది ఆడుతారు లేకపోతే వన్ బాల్ అవుటనేది ఆడతారు టీమ్ లెఫ్ట్ ఆడుతారు లేకపోతే మ్యాచ్లు కూడా ఆడుతారు ఈ మ్యాచ్చుల్లో దాదాపు అటొక పద అటు పదిమంది ఇటు పదిమంది కింద విడదీసి రెండు వికిట్ల మధ్యలో వారు బౌలింగ్ వేస్తూ బౌలింగ్ టీమ్ ఒకటి ఫీల్డింగు అలాగే బ్యాటింగ్ టీము విడదీసి ఆడుకుంటా ఉంటారు ఇందులో కూడా ఎంపైర్ అనే వారు లేకపోతే ఎవరైతే వారిని కరెక్ట్ అని నమ్ముతారో వారిని పెట్టుకొని ఎంపైర్గా ఆడుతూ ఉంటారు కాకపోతే ఎటువంటి గొడవలు లేకుండా అందరూ సామరస్యంగా మంచి స్పోర్టీవ్ స్పిరిట్ అనే యాటిట్యూడ్తో ఉంటూ ఎటువంటి వ్యక్తిగత గొడవలు లేకుండా ఆడుతూ ఉంటారు ఇంకా ఖో ఖో విషయంలో ఖో ఖో అనేది తెలిసిందే రెండు కర్రల మధ్యన ఒక ఏడుగురు ఏడుగు ఏడుగురు కూర్చొని ఎవరైతే వ్యతిరేక టీమ్ ఉందో వారిలో ఒకరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా ఇలాంటి ఆటలనేవి కూడా మా ప్రాంతంలో ఆడి కొంతమందైతే షటిల్ లోను ఖో ఖో లోను కూడా డిస్టిక్ లెవెల్ అలాగే నేషనల్స్ లెవెల్ వరకూ వెళ్లిన వారు కూడా ఉన్నారు ఈ ఆటలని ఆడుతూ ఉంటూ వారు జీవితాన్ని అలాగే చదువు పరంగాను ఇలా ఆట్ల పరంగానూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు